ఒక మంచి గేమ్ ఎప్పుడూ ఆడే ఇద్దరినీ ఆనందంగా ఉంచుతుందనేది నేను అనుకుంటాను అలాగే ఒక గొప్ప గేమ్ ఏంటంటే ఆడే ఇద్దరినే కాకుండా చూసే వాళ్ళని వీక్షించే వాళ్ళని దాన్ని చూసి ఆనందించే వాళ్ళని కూడా ఆనందింపజేసే సం సంతృప్తి చే చేస్తున్నన్నది నేననుకుంటున్నాను మంచి గేమ్ ఇప్పుడిద్దరు ఇద్దరు కలిసి ఆడేదే కాబట్టి తెలుగులో నేనే చెస్ కావచ్చు లేకపోతే క్యారం బోర్డ్ కావచ్చు ఇది ఏంటంటే ఇండోర్ గేమ్స్ ఈ గేమ్స్ని ఇద్దరా లేదా నలుగురు ముగ్గురు వ్యక్తులు ఆడుతారు ఇది ఈ గేమ్ ఆడటం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళు అంటే ఇద్దరు ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తారు ఇది ప్రతీ గేమ్లో ఎవ్వరో ఒకరు గెలుస్తారు ఎవరో ఒకరు ఓడిపోతారు గేమ్ అంటేనే అది ఈ గేమ్లో ఏం జ ఈ రెండు గేమ్స్లల్లో ఈ గేమ్స్లల్లో ఏం జరుగుతుందంటే ఆడేది ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు దీని వల్ల ఒకరు ఓడిపోయినా ఇంకొకరు ఒకరు గెలుస్తారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఉంటుందది వాళ్ళిద్దరూ అంటే ఆడినందుకు వాళ్ళిద్దరు ఆనందపడతారు నేను ఓడిపోయిన అన్న విషయం పక్కన పెడితే నేను ప్రయత్నించానని ఆనందపడతారు ఇంకొకరు నేను గెలిచానని ఆనందపడతారు దీనివల్ల వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుందిదొక మంచి గేమ్ మంచి అన్ మంచి అనుభూతి చెందుతారు మంచిగా హ్యాపీనెస్ వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళొక మంచి అవగాహనొస్తుంది గేమ్ పట్ల కూడా ఇదొక మంచి గేమ్కుండే ఒక మంచి లక్షణమని నేననుకుంటున్నాను ఇప్పుడు మీరు ఒక గొప్ప గేమ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు కబడి కావచ్చు ఇంకేమవ్వచ్చు ఇంకా డబ్ల్యూ అని చాలా గేమ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ స్పోర్ట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఈ ఈ గేమ్స్ ఏందంటే కొన్ని లక్షల మంది క్రికెట్ ఆడేటప్పుడు గానీ ఫుట్బాల్ ఆడేటప్పుడు గానీ ఇంకేదన్నా ఇంక ఇతర కబడ్డీ ఆడేటప్పుడు గానీ ఇవి ఆఫ్లైన్ గేమ్స్ బయట ఆడాల్సొస్తుంది ఇద్దరు ముగ్గురుతో ఆడే ఇద్దరు ముగ్గురితో ఆడే గేమ్ కాదు ఇది ఒక పది పదకొండు మంది ఇరవై మంది కలిసి ఆడే గేమ్ ఇది ఈ గేమ్లలో ఈ గేమ్ ఆడేటప్పుడు ప్లేయర్స్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల అంటే ఆ గేమ్ని చూడ్డానికి వచ్చిన జనాలు కూడా ఆ గేమ్లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి ఏం వాళ్ళకేం జరుగుతుందంటే వాళ్ళే చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే ఈ గేమ్ని వాళ్ళు పదకొండు మంది ప్లేయర్స్ ఏ కాదు మేం కూడా కలిసే ఆడుతున్నట్టుగా వాళ్ళకు ఒక అనుభూతొస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు అంతమంది చూస్తున్నారు వాళ్ళు ఎవ్వరికి నచ్చినట్టు ఇప్పుడు సపోజ్ క్రికెట్ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక ఒక పిచ్చి సెలెక్ట్ చేసుకున్నారు ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ గ్రౌండ్లో ఇటు ఇండియా టీమ్లో పదకొండే మందున్నరు అటు పాకిస్తాన్ సైడ్ పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు అంటే ఈ ఇరవై రెండు మంది ప్లే చేసిందే కాకుండా గ్రౌండులో కొన్ని లక్షలమంది చూ కొన్ని లక్షలమంది కూర్చుంటారు గ్రౌండ్లో చూడటం కాకుండా వీరు వీరు అంటే బయట ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ మొబైల్లో చూస్తరు కొంతమంది టీవీలల్లో కూడా చూస్తారు ఆ మ్యాచ్ వాళ్ళు ఎలా ఫీలవుతారంటే ఈ పదకొండు మంది కాదు మేము కూడా మ్యాచ్లో ఆడుతున్నట్టుగా వాళ్ళొక అనుభూతిని వాళ్ళకొక అదొక ఫీలింగ్ వస్తుంది దానివల్ల ఇదొక గొప్ప గేమని మనకు అనుభూతి చెందుతారు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా క్రికెట్లో గానీ లేకపోతే ఫుట్బాల్లో గానీ లేకపోతే కబడీలో గానీ మనం ఏ గేమ్కి మనం ఏ టీమ్కైతే సపోర్ట్ చేస్తున్నామో మనకిష్టమైన టీమ్ ఆ టీమ్ ఓడిపోయిందనుకో మనం చాలా బాధపడతాం మనమే కాదు వేరే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసే టీమ్ వాళ్ళకిష్టమైన టీమ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న టీమ్ అది ఓడిపోతే వాళ్ళు బాగా బాధపడతారు ఇదొక గొప్ప గేమ్ ఏంటంటే గొప్ప గేమేందంటే ఆడే పదకొండు మంది ప్లేయర్స్కి గుర్తింపు తీసుకొస్తోంది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొస్తుంది ఆ వ్యక్తి ఎవరన్నా బయట ఎప్పుడైనా అంటే ఆ వ్యక్తిని అందరూ గుర్తుపట్టేస్తరు అరే ఇతను క్రికెట్లో ఆడతాడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే విరాట్ కోహ్లీ ధోని సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు మన ఇండియాలోనే కాదు భారత దేశంలోనే కాదు కేవలం పూర్తి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికి వీళ్ళు తెలుసు వీళ్ళ పేర్లు అన్నీ పాకుతున్నయ్ ఎందుకు ఎందుకంటే ఆ గొప్ప గేమ్ అనేది వాళ్ళకొక గొప్ప స్థాయిని ఒక గొప్ప గుర్తింపుని తెచ్చిపెట్టింది ఇది ఒక గొప్ప గేమ్ చేసే ఒక గొప్ప గేమ్ చేసే పని మంచి గేమ్ అంటే గేమ్ అంట్లానే మంచిది గొప్పది ఇప్పుడు క్రి ఇప్పుడు ఫుట్బాల్ ఫుట్బాల్లో మెస్సీ ఉన్నాడు లియోనల్ మెస్సీ అంటారు రోనాల్డో క్రిస్టియనో రొనాల్డో అంటారు వీళ్ళిద్దరికి గొప్ప ఆదరణ ఉంది ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే ఈజీగా క్రిస్టియనో రోనాల్డో లియోనల్ మెస్సీ అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియనోళ్ళు లేరు ఈరోజుల్లో ఈ కాలంలో ఎందుకంటే వాళ్ళకా గేమ్ గుర్తింపు తెచ్చిపెట్టింది వాళ్ళు పడ్డ కష్టానికి ఫుట్బాల్ గేమ్ ఫుట్బాల్ ప్లేయర్స్ అన్న గుర్తింపు వాళ్ళకొచ్చింది ఈరోజుల్లో దీని వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ప్లేయర్స్ వచ్చి వాళ్ళానందపడతారు అప్పుడు వాళ్ళకి కొంతమంది ఫ్యాన్స్ ఏర్పాటు పడతారు అంటే కొంతమంది వాళ్ళను అభిమానులు వాళ్ళని అభిమానించే వ్యక్తులు కూడా ఏర్పడతారు ఆ గొప్ప గేమ్ వాళ్ళకింత గణం చేసి పెట్టింది అంటే ఇదా ఒక గొప్ప గేమ్ ఒక గొప్ప గేమ్ ఏం చేస్తుంది వీక్షించే ప్రేక్షకుల్ని ఆదరిస్తుంది అలాగే ఆడే ప్లేయర్స్ని పైకి తెస్తుంది దీని వలన ఏం జరుగుతుందంటే ఆ గొప్ప గేమ్లోకి రావాలి మనం కూడా వెళ్ళి ఇలాంటి గేమ్ ఆడి మనము కూడా ప్రపంచానికి తెలియాలి అన్న కసి అందరిలో పెరుగుతుంది ప్లేయర్స్లో గానీ గేమర్స్లో గానీ ఈ కసి వల్ల కొంత కొంతమంది యువకులు గానీ కొత్త కొత్త ప్లేయర్స్ పుట్టుకొస్తారు కొత్త కొత్త ఆలోచన్లు పుట్టుకొస్తాయి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త కొత్త కొత్త కొత్త వాళ్ళందరూ దీనివల్ల రావడం వల్ల ఏంటంటే ప్రతీ ఒక్కరికీ స్పోర్ట్స్ మీద కానీ గేమ్స్ మీద కానీ ఇంట్రెస్ట్ వస్తుంది సో మంచి గేమ్ మనల్ని ఆనందింపజేస్తుంది మన ఇద్దరినీ ఆడే వాళ్ళిద్దరినీ ఆడే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని ఆనందింపజేస్తుంది ఒక గొప్ప గేమ్ ఎప్పుడైనా గానీ ఆడేవాళ్ళని వీక్షించే వాళ్ళని గొప్ప స్థాయికెళ్ళి ఇడిచిపెడుతుంది అనేది నా ఉద్దేశం